నేను అయితే మొట్టమొదటిసారి ఒక షర్ట్ని అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది అండి ఆన్లైన్లో నాకు నచ్చిన నేను అనుకున్న డిజైన్లో షర్ట్ రెడీమేడ్ దొరకలేదని చెప్పి బయట ట్రై చేసాను దొరకలేదు సో నేను అయితే ఆన్లైన్లో పెట్టడం జరిగింది కానీ నేను ఆన్లైన్లో పెడుతున్నప్పుడు ఎన్నో సందేహాలతోనే నేను పెట్టాను అండి మంచి షర్టు వస్తుందా క్వాలిటీ బాగుంటుందా ఇవన్నీ సందేహాలతోనే నేను ఆర్డర్ని అయితే నేను పెట్టడం జరిగింది ఒక వారం రోజుల తర్వా వారం రోజుల లోపు ఏంటి అంటే మా చెల్లెల వాళ్ళ పాప మెచ్యూర్ ఫంక్షన్ అండి దానికి నేను వేసుకోవడానికి వాళ్ళు చెప్పారు ఈ డ్రెస్ కోడ్ వేసుకుంటే బాగుంటుంది అని అని చెప్పి సరే అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను నేను ఆర్డర్ పెట్టిన నాలుగు రోజులకు అయితే షర్ట్ అయితే రావడం జరిగింది అండి నాకు ఆ పరి ఆ టైంలో నాకు ఎలా ఉందంటే ఇంక ఆర్డర్ వచ్చింది ఇంక అదే వేసుకోవాలి ఇంకా ఇంక తప్పదు ఎందుకంటే అదే డ్రెస్ కోడ్ చెప్పారు కాబట్టి నేను అయితే ఎంతో భయంగానే ఓపెన్ చేసాను సరిపోద్దా లేదా అని చెప్పి వెంటనే నేను అయితే వెళ్ళి స్నానం చేయ చేసి రావడం జరిగిందండి రా వచ్చిన వెంటనే నేను అయితే షర్ట్ని అయితే భయం భయంగానే వేసుకున్నాను కానీ ఒక్కసారి వన్స్ వేసుకున్న తర్వాత నేను అద్దం ముందుకు వెళ్ళి చూసుకుంటే నిజంగానే అండి నేనూ కట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరిగిందండి అది కూడా ఆఫర్లో వచ్చింది షర్ట్ చాలా బాగుంది అది షర్ట్ కాదు కానీ కుర్తా టైప్ అండి అది చాలా బాగా ఉంది అండి డిజైన్ కూడా చాలా బాగుంది ట్రెడిషనల్ డిజైన్గా ఉంది అది అంతా కూడా ఎల్లో కలర్ తీసుకున్నాము మేము చాలా బాగుంది అండి ట్రెడిష్నల స్టైల్లో అయితే దాని డిజైనింగ్ ఉంది ఆ పైన ఆ త్రీ బటన్స్ కూడా ఏంటి అంటే అసలా ఆ డిజైన్లో కలిసిపోయింది అసల అసల ఆ బటన్ ఉన్నట్టే కనబడట్లేదు అండి దాని యొక్క షోల్డర్ కానీ లేకపోతే రౌండ్ నెక్ కూడా ఏంటి అంటే చాలా మంచిగా అయితే స్టిచ్చింగ్ చేసారు అండి క్లాత్ కూడా చాలా ఫ్రీగా ఉంది ఎయర్ కూడా బాగా ఆడుతుంది సో చాలా మంచి క్లాత్ అయితే వాళ్ళు ఈ దీన్ని తయారు చేయడానికి అయితే యూస్ చేసారు అండి సో నేను ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఒక మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అండి నేను పెట్టిన ఆర్డర్తో సో నేను నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను మర్చిపోను నేను అయితే ఎంత భయంతో పెట్టానో అంతే మంచి ప్రోడక్ట్ అయితే నేను నేను తీసుకోవడం నాకు రావడం జరిగింది అండి